మేము మాకు కోళ్ళు ఉన్నాయి కోళ్ళు మేము సాదుకుంటాము మాకు ఫస్ట్ ఒక కోడిని కొన్నాము మేము కోడిని కొని దాన్ని అది గుడ్లకి వచ్చింది గుడ్లు పెట్టింది పిల్లలు చేసింది ఇక దాని ఆ పిల్లలను పిల్లి ఎత్తుకొనిపోకుండాా కుక్కలు ఎత్తుకొనిపోకుండాా మేము బాగా మంచిగా కాపాడుకుంటాము వాటిని ఇక వర్షాకాలం వర్షం వస్తే మాత్రం కోళ్ళను చిన్న పిల్లలు కాబట్టి పిలుస్తుంటే వస్తాయి ఇక అవి అలవాటైన పిల్లలు కాబట్టి మాకు మేము పిలుస్తుంటే లోపలకి వస్తాయి లోపలకి వచ్చినాక వర్షం కొడుతుంటే మేము గంప క్రింద వాటిని కమ్ముతాము ఇక కోళ్ళ పారంలో ఉన్న కోళ్ళనైతే వాటిని తడవకుండా మంచిగా చూసుకోవాలి ఎండ కొట్టకుండా వాన కొట్టకుండా వాటిని చూసుకోవాలి అవి ఏంటంటే కోళ్ళ ఫారంలో పైన గడ్డి వేయాలి రేకులు వేస్తారు కాబట్టి గడ్డి వేయాలి వాటికి మంచిగా మక్కలు మక్క అవి వడ్లు మేము అయితే ఇంటికాడ మా కోళ్ళకు వడ్లు పోస్తాము చిన్నపిల్లలకి అయితే కొద్దిగా చిన్నగా దంచి పోస్తాము నూకలు పోత్తం ఇక మక్కలు కూడా చిన్న చిన్నగా దంచి పోస్తాము మా కోళ్ళకు మా ఇంటికాడ ఉన్న కోళ్ళకు చిన్నపిల్లలలకు అవి దా దాటవు కదా నోటిలోకెళ్ళి పెద్ద అంటే తింటాయి కానీ మక్కలైనా వడ్లైనా చిన్న చిన్నగా దంచి వాటికి పోస్తాము ఇక వర్షం పడ్డప్పుడు మాత్రం ఇంట్లోకి పిలుచుకొస్తే మాత్రం మా కోళ్ళు ఇంట్లోకి వస్తాయి మాకు అలవాటే అవి ఇక ఇక బయట ఉన్న కోళ్ళకు మాత్రం కోళ్ళ ఫారానికి మాత్రం అవి ఏం కొంచెం తడిసినా అవి అసలు తట్టుకోవు ఇగ తొందరకాడికి జబ్బులు వస్తాయి జబ్బులు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మాకు ఇట్లా కోడికి ఇట్లా చేస్తోంది ఇట్లా ఇట్లా మెడలు వంకర పోతున్నాయి ఇట్లా పచ్చగా దొడ్డికి పోతోంది ఇట్లా అని ఇట్లా నీళ్ళ నీళ్ళు పోతోంది అని ఇట్లా మనం చెప్పితే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ గోళీలు ఇస్తారు ఆ గోళీలు నీళ్ళలో కలిపి నోరు తెరిపించి మేము అయితే నోట్లో పోస్తాము లేకుండా పిండిలో అయినా కలిపి పెడతాము ఇక అట్లా చేస్తాను మక్క మొక్కలు దంచేస్తాను కదా ఆ మక్కల్లో కలిపి పెడతాము వాటికి కోళ్ళకు ఇక మళ్ళీ ఆ జబ్బు ఒక కోడికి వస్తే ఇంకా అన్ని కోళ్ళకి వస్తాయి కానీ మేము ఇంటికాడ ఉన్న కోళ్ళకి అయితే వేరే వేరే కాడ కమ్ముతాము వాటిని ఇక కోళ్ళఫారంలో అయినా కూడా వేరేకాన్నే ఉంచాలి వాటిని ఒకదానికి వచ్చిన జబ్బు ఇంకో దానికి ఖచ్చితంగా వస్తోంది ఇప్పుడు అందుకోసమనే వేరే వేరే మంచిగా వాటిని కమ్మాలి రోగం వచ్చిన కోళ్ళను ఏ రోగం వచ్చిన ఆ కోడికి ఏ జబ్బు వచ్చినా మేము ఇంటికాడ ఉన్న కోళ్ళకంటే ఇంజక్షన్లు ఇంజ మేము అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతాము తీసుకపోతే వాళ్ళు ఇంజక్షన్లు వేస్తారు గోలీలు ఇస్తారు మేము బండి మీదైనా దేని మీదయినా ఇవన్నీ పట్టుకొని పోతాము ఇక మా కోళ్ళంటే బాగా ఇష్టం మేము సాదుకుంటాము కోళ్ళను మాకు చిన్న మీ నేను చిన్నప్పటి నుండి మా కోళ్ళు ఉన్నాయి మేము కోళ్ళ గూడే కట్టాము ఆ గూటిలోనే కమ్ముతాము ఇక రోగం వచ్చినా కోళ్ళను మాత్రం పక్క గంప క్రింద కమ్ముతాము ఇక చిన్న పిల్లలు కూడా పెద్ద పిల్లల్ని పొడుస్తాయని ఈ చిన్న పిల్లల్ని ఇంట్లో కమ్ముకుంటాము ఆ గూళ్ళకు పెద్దవాటిని పంపిస్తాము వాటిని ఇంటికాడ ఉన్న పిల్లలను ఇక అవి అట్లా మేము చాలా మంచిగా చూసుకుంటాము ఇంటికాడ పిల్లలకి అయితే వర్షంలో తడవకుండాా చూసుకుంటాము ఇక పెద్ద కోళ్ళను కూడా ఆ వడ్లు వేసి వాటిని కొట్టుకొని వస్తాము కొట్టుకొచ్చి ఈ వడ్లేసి ఇంట్లో ఇంట్లో పంపిస్తాము ఏం లేకుండా ఆ గూటికాడికి వడ్లేసి ఆ గూట్లో పోయేటట్టు చేస్తాము మేము ఆ గూట్లో పోయాక వాటింత అవి పెట్టేస్తాము ఇక పెట్టేసినాక అవి లోపలడి లోపాలు ఉంటాయి ఇక మేము అంతే చేస్తాము ఇక మేము అయితే కోళ్ళను చాలా బాగా చూసుకుంటాము మాకు కోళ్ళు మే నేను చిన్నప్పటి నుండి మాకు కోళ్ళే గూళ్ళు గూళ్ళు ఉన్నాయి మేము గూళ్ళల్లో కమ్ముకుంటాము ఇంట్లో కమ్ముకుంటాము అవి గుడ్లు పెడతాయి పొదిగేస్తము అవి పిల్లలు అవుతాయి పిల్లలు బయట ఒక రోజు పిల్లలు అవుతాయి పిల్లలు అయ్యాక అవి తినే కొద్ది రోజు అవి నడవరాదు చిన్న చిన్నగా ఇంట్లోనే తిరుగుతాయి ఇంట్లో తిరుగుతోంటే మేము తింటుంటే అన్నం మెతుకులు వేస్తే అన్నం తింటాయి ఇక మాతోటి కూడా అవి ఉంటాయి